సార్ చెప్పండి సార్ అవును సార్ అమ్మీ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాము మీకెలా సహాయపడగలము సార్ ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ యస్ సార్ ఒకసారి మేము ఒక టూ మినిట్స్ లో మీకు చెప్తాను సార్ అయితే మీరు ఎంతమంది వస్తున్నారో ఎంటి కాస్త డిటైల్స్ చెప్పగలరా సార్ ఓకే సిక్స్ మెంబెర్స్ ని మేము ఎక్కడ పిక్ అప్ చేసుకోవాలి సార్ ఒకే సార్ అయితే మీరు రాజమండ్రి ఎయిర్ పోర్టు లో పిక్ అప్ చేసుకుంటాం ఒకసారి అక్కడ మా సర్వీసు అయితే ఉంది సార్ మీ ప్రొఫైలు ని వాళ్ళకి పంపాము ఒక టూ మినిట్స్ లో వాళ్ళు మీ దగ్గరకి రీచ్ అవ్వగలరా ఆ టైము కి అన్నది మేము అయితే చూ చూసి చెప్తాము సార్ సార్ సార్ మీరు ఎన్ని డేస్ స్టే చేద్దామనుకుంటున్నారు సార్ ఒకే ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ పేమెంట్ అంటే పర్ డే తీసుకుంటాం సార్ అండ్ డీజిల్ అంటే అంటే వెళ్లే ప్లేసెస్ బట్టి తీసుకుంటాం సార్ అంటే డీజెల్ మరి ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అవ్వచ్చు కదా సార్ సో దానికోసమని చెప్పి డివిల్ డీజిల్ ప్రకారమే తీసుకుంటాం సార్ ఒకే సార్ అండ్ డీజిల్ బిల్ మీతోనే అంటే మేము ఎక్స్ట్రా తీసుకున్నాం అని కాకుండా ఎక్కడ బిల్ అక్కడే పే చేయించేలాగా మేము కట్టుకుంటాం సార్ సో దానికి మీకు సేఫ్టీ మాకు సేఫ్టీ ఉంటుంది సార్ ఓకే సార్ ఒకసారి మీ డిటైల్స్ పంపండి సార్ వాళ్ళు ఓకే అని చెప్పారు సార్ మిమ్మల్ని రాజమండ్రిలో పిక్ అప్ చేసుకుంటారంట సో మీ డీటైల్స్ అండ్ వస్తున్నా వాళ్ళ డీటైల్స్ మీకు షేరు చేస్తాం సార్ మీ డిటైల్స్ వాళ్ళకి షేర్ చేస్తే మీరు మీరు వాళ్ళు వచ్చి మిమల్ని పిక్ అప్ చేసుకుంటారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్